యోగా అనేది భారతదేశంలో చాలా ప్రాముఖ్యత పొందినది ఎందుకంటే భారతదేశంలో యోగా పుట్టింది యోగా అనేది ఒక రకమైన వ్యాయామం కాదు ఇది దానికి మించినది ఎందుకంటే యోగా చేయడం వల్ల మానసికంగాను భౌతికంగాను చాలా ఆరోగ్యంగా ఉంటాము అందువల్ల యోగా అనేది చాలా మంచింది మనం డైలీ యోగా చేయడం వల్ల మన యొక్క అన్నీ రకాల నర్వస్ సిస్టమ్స్ వంటిది బాగా పని చేస్తు ఉంటాయి అలాగే మన బ్లడ్ సర్కులేషన్ వంటిది కూడా బాగా జరుగుతు ఉంటుంది ఈ యోగా చేయడం మనం చాలా బాగా ఎక్కువగా నమ్ముతాము మన భారతదేశంలో యోగా అనేది చాలా ప్రాముఖ్యత పొందినది యోగా అంటే అది ఒక్క వ్యాయామం కాదు అంతకు మించినది